తెలుగు భాష ప్రాచీన హోదానో సంపాదించుకున్న భాష తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడబడుతున్న భాష ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా తెలుగువారు ఉన్నారు వారు కూడా ఇప్పటికీ తెలుగు భాషని మాట్లాడుతున్నారు మాతృభాషలో మనము ఎలాంటి విషయాన్నైనా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా తెలియజేయగలుగుతాం అయితే తెలుగు రాష్ట్రాలలో ఇతర భాషల వాళ్ళు నివసిస్తూ ఉన్నా కూడా తెలుగు భాష తన ఉనికిని ఇంకా కాపాడుకుంటూనే ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తెలుగు భాషను చక్కగా ఇప్పుడు ఉన్న తరాలకి అందిస్తున్నారు ఇక విద్యా వ్యవస్థలో తెలుగు భాష ముఖ్య పాత్రను పోషిస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులోనే విద్యాబోధన జరుగుతుంది కాబట్టి పిల్లలు పాఠ్యపుస్తకాలను తెలుగులోనే చదవడం జరుగుతుంది మాతృభాష అయినందు వల్ల పాఠ్యపుస్తకాలు తెలుగులోనే ఉండడం వల్ల పిల్లలు చక్కగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సరళమైన అర్థమయ్యే విధంగా పాఠ్యపుస్తకాలను పిల్లలకు ప్రభుత్వం అందిస్తూ ఉంది మాట్లాడే భాషతో పాటు అనగా వ్యవహారిక భాషతో పాటు పుస్తకాలలో ఉన్న భాషను కూడా నేటి విద్యార్థులు చక్కగా చదివి నేర్చుకుంటున్నారు తెలుగు భాష పాత్ర విద్యార్థుల సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు